నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ అండి నేను ఒక జాబ్ సీకర్ని అండి జాబ్ కోసం ఎదురుచూస్తున్నాను నేను డిగ్రీలో కప్యూటర్ సైన్స్ అండి యంపిసిఎస్ నేను కంప్లీట్ చేసిన తర్వాత ఐ మీన్ పీజి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎంసీఏ కంప్లీట్ చేసానండి ఆ తరువాత నేను రెండు వేల పదహారు అండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ రోజు

ఏవో చిన్న చిన్న పార్ట్ టైమ్ జాబ్స్ అయితే చేసాను కానీ డైరెక్ట్గా ఒక మంచి జాబ్ అయితే నేను ఒక్క టాప్ యంఎన్సి కంపెనీలో జాబ్ చెయ్యాలని ఒక డ్రీమ్ అండి నాకు నాకు ఇప్పుడు ఏ కోర్స్ నేర్చుకుంటే ఒక త త్వరగా జాబ్ వచ్చే అవకాశాలున్నాయో ఏమైనా చెప్తారా సరే అండి ప్రజెంట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అయితే ఎలా ఉంటుందండి ఐ మీన్ సరే అండి అయితే ఏది ఒక నేనింకా కనుక్కుంటానండి కనుక్కుని ఏది మంచిగా అనిపిస్తే కనుక ఆ కోర్స్ నేను ఎంచుకుని దాన్ని బట్టి నేను జాయిన్ అవడానికి వస్తాను

అమౌంట్ పరంగా సరే అమౌంట్ పరంగా ఎంత పడచ్చు ఎంత ఉండవచ్చు అండి

ఓకే అండి ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు కోచింగ్ స్టార్ట్ అయ్యేముందు ఏమైనా ఎంట్రెన్స్ టెస్ట్ లాంటిది ఏమైనా పెడతారా ఇప్పుడు అమౌంట్ ఏమైనా డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందాండి

ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుంది అని చెప్తున్నారు ఓకే అండి ఓకే సరే అండి నేను మళ్ళీ జాయిన్ అవుతాను మళ్ళీ కాంటాక్ట్ అవుతాను నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని